త్రీ హండ్రడ్ అండ్ సెవెంటీ టూ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ నైన్ నైన్ థౌసండ్ నైన్ హండ్రడ్ అండ్ నైంటీ నైన్ సిక్స్ హండ్రడ్ అండ్ థర్టీ టూ హండ్రడ్ అండ్ టువల్ త్రీ హండ్రడ్ అండ్ సెవెంటీ ఎయిట్ సెవెన్ హండ్రడ్ అండ్ ఫార్టీ నైన్